చెప్పండి హలో ఈ గణేష్ చతుర్థి తెలుసు కదా తమ్ముడు మాకు గణేష్ చతుర్థి గురించి మాకు ఒక క్లాత్ కావాలి కుర్తాస్ ఒక సెవెంటీ మెంబర్స్ ఉంటాము దాంట్లో ఒక థర్టీ మెంబర్స్ ఫిమేల్ ఒయా థర్టీ ఫిఫ్టీ ఫైవ్ మేల్ ఉన్నారు చిల్డ్రన్ కూడా ఉన్నారు ఒక ఎయిట్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటారు

కుర్తాస్లో ఏమైన్న మోడల్స్ ఉన్నాయా అంటే స్టార్టింగ్ కాస్ట్ అదే ఫొటోస్ వస్తాయి అవునా అవును

అంటే స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే దాని మీద దాని మీద మన డిజైన్ వస్తుందా మళ్ళా దానికి కుర్తాస్ ఏమైన్న డిజైన్ కొత్త లేటెస్ట్ వచ్చినాయా మోడల్స్

ఇది డెలివరీ ఉందా లేకపోతే మేము వచ్చి తీసుకోవాలా ఇది

ఓకే అంటే ఇప్పుడు మనం ఇట్లా డైస్ ఫ్యాన్స్ బర్త్ బర్త్ తీసుకుంటే ఏమన్న డిస్కౌంట్ వస్తుందా మరి దీంట్లో అవునవును సెవెంటీ అడుగుతున్నాను నాకు కొంచెం తొందరగా కావాలి ఓకే ఓకే సార్ నాకు తొందరగా కావాలి

ఒక ఒక టూ ఒక టూ డేస్లోపు ఒక టూ డేస్లోపు కావాలి డెలివరీ ఇవ్వడు ఓకే ఓకే థ్యాంక్ యూ